నేటి ప్రపంచంలో తెలుగు భాష మార్పు చెందిన వ్యక్తికి ఎదురయ్యే కొన్ని సవాళ్లు ఆంగ్ల ప్రభావం చాలా పదాలు ఆంగ్ల భాష నుండి వచ్చి తెలుగులో మాట్లాడడంలో కలిసిపోతున్నాయి యువత ఆసక్తి తగ్గడం యువత ఎక్కువగా ఆంగ్లం లేదా ఇంగ్లీష్ మాట్లాడడాన్ని ప్రధాన్యం ఇస్తున్నారు శుద్ధ తెలుగు ప్రాముఖ్యత తగ్గడం పదాలు ఉచ్చరణ మరియు వ్యాకరణంపై శ్రద్ధ తగక్గిపోతుంది సాంకేతిక పరిభాష లేకపోవడం కొంతమంది శాస్త్ర సాంకేతిక విషయాల్లో తెలుగులో సరైన పదాలను వినియోగించలేకపోతున్నారు సమాజంలో తెలుగుకు ప్రాధాన్యత తగ్గడం కొన్ని సంస్థలు కార్యాలయాలు పూర్తిగా ఆంగ్లంపై ఆధారపడడం తెలుగులిపి వాడకం తగ్గడం యువత ఫోన్ మరియు కంప్యూటర్లో రోమనైజ్డ్ తెలుగులో తెలుగునే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు పుస్తకాల పఠనం తగ్గిపోవడం తెలుగు సాహిత్య పుస్తకాలు చదివే చదివే విధానం తగ్గిపోతుంది సినిమాలు మీడియా ప్రభావం కొన్ని టీ వీ షోలు సినిమాలు మిశ్రమ భాషలో ఉండడం పాఠశాలలో తెలుగు ప్రాముఖ్యత తగ్గడం ప్రైవేట్ పాఠశాలలో తెలుగు కంటే ఆంగ్లాన్ని ఎక్కువగా ప్రోత్సహించడం తెలుగు మాట్లాడే సంస్కృతి తగ్గిపోవడం కుటుంబాలలో కూడా పిల్లలతో ఎక్కువగా ఆంగ్లంలోనే సంభాషించడం ఈ సవాలు ఎదుర్కోవడానికి తెలుగు భాష ప్రాముఖ్యతను కొనసాగించేందుకు మనం తెలుగు పుస్తకాలు చదవడం శుద్ధంగా మాట్లాడడం కొన్ని తరం పిల్లలకు భాషపై ఆసక్తి కలిగించే ప్రయత్నాలు చేయాలి